రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు లక్షల అరవై ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు మూడు లక్షల డెబ్బై రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై